మీ అభిమాన కళాకారులలో ఒకరి గాయకులు సంగీత దర్శకులు గురించి చెప్పగలరా నాకు గాయకులలో గీతామాధురి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తను చాలా కష్టపడి చిన్న చిన్న షోస్లలో కాంపిటీషన్ కాంపిటీషన్లో వెళ్ళి అతను ఓడిపోయిన మళ్ళీ ఇంకొకసారి ఓడిపోయినానని ఫీల్ అవ్వకుండా మళ్ళీ నేను గెలుస్తాను అని నమ్మకం తోటి చాలా షోస్లోకి వెళ్ళి తను ఎన్నో సాంగ్ పర్ఫామెన్స్స్ ఇచ్చింది తను ఎన్నో పాటలు పాడింది లాస్ట్కి తను అనుకున్నట్టుగా తను సింగర్ అయ్యింది తను చాలా ఎన్నో మూవీస్లలో ఎన్నో పాటలు పాడింది అవి నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ చాలా తను ఎంతో ఆ పాటలలో ఎంతో ఫీల్ అయ్యి పాడింది ఎలాంటి పాటనైనా తను ఈజీగా పాడగలదు తన పల్లవి తన చరణం అంతా సంగీతంకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సంగీత దర్శకులలో నాకు ఇష్టమైన సంగీత దర్శకుడు ఎవరు అంటే దేవిశ్రీప్రసాద్ గారు అతను చాలా మ్యూజిక్ కంపోజిషన్లో చాలా బాగా ఆ సాంగ్కి ఇస్తాడు అతను చేసిన ప్రతి ఒక్క సాంగ్ హిట్ అయ్యి హిట్ అవ్ కంపల్సరీగా హిట్ అవుతుంది తను చేసిన తను రీసెంట్గా చేసిన మూవీ ఏంటంటే పుష్ప దానిలో చాలా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అతను చేసిన ప్రతి ఒక్క మూవీ హిట్ అవుతుంది వారిలో మీరు వారిలో మీకు ఏమి నచ్చుతుంది వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఇక్కడా